నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం బాగా చదువుతున్నానండి కష్టపడుతున్నాను కానీ రాలేదండి అలా అని ప్రైవేట్ ఉద్యోగం కోసమే మరి జాయిన్ అయిపోయాను కుటుంబం పోషించుకోడానికి ప్రైవేట్ జాబ్ అయినా తప్పదు కదండి అనేసి చేశాను భవిష్యత్తులో అయితే నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా అండి కానీ రాలేదు అనేసి మరి ప్రైవేట్ జాబ్ చేయాల్సి వచ్చింది కానీ జాబ్ కోసం నేను ట్రై చేస్తా అండి గవర్నమెంట్ జాబ్ కోసం నేనైతే మాత్రం గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నా అండి అది అయితే శాలరీలు ఉద్యోగాలు పోవు పర్మనెంట్ జాబ్ అండి జీతాలు కూడా పెరుగుతాయండి ప్రైవేట్ అలా కాదు కదండి అందుకని నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం నేను ఎక్కువగా ఆశపడుతున్నా అండి అవును సార్ సరే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్